నాకు ఇద్దరు చెల్లెళ్ళు ఉన్నారు ఒక అమ్మాయి వచ్చేసి ఫోర్తు ఇంకో అమ్మాయి వచ్చేసి తొమ్మిదవ తరగతి చదువుతుంది వీళ్ళయితే అసలు ఇంట్లో ఖాళీగా ఉన్న సమయంలో అయితే క్యారం బోర్డ్ ఆడుతారు కొంచేపు కొట్లాడుకుంటారు కాసేపు టీవీ చూస్తూ ఉంటారు కాసేపు నవ్వుతూ ఉంటారు కాసేపు గొడవ పడుతూ ఉంటారు ఇప్పుడైతే పొద్దున్న కొంచేపు క్యారం బోర్డ్ ఆడేసి కాసేపు అన్నం తిన్నాక ఖాళీ ఉన్న సమయంలో అయితే కాసేపు టీవీ చూస్తారు టీవీ చూసాక కింద ఆడుకునే ఒక జాగా ఉంటుంది అక్కడ వెళ్ళి కా కాసేపు ఆడుకుని వస్తారింటికి ఇంటికి వచ్చాక స్టార్ గేమ్ అని ఉంటుంది కదా ఆ గేమ్ ఆడుతూ ఉంటాము ఇంకా అలానే ఖాళీ ఉన్న సమయంలో అయితే నాకు కొంచెం పనిలో కొంచెం సహాయం చేస్తూ ఉంటారు కాసేపు ఆడుకుంటారు గొడవ పడతారు ఎక్కువ నాతో ఎం గొడవ పడతూ ఉంటారు మా చెల్లిళ్ళు ఇప్పుడైతే బడికి సెలవులు ఇచ్చారు కదా అందుకు అనేసి ఇంట్లో అయితే అసలకి ఆటలాడుతూనే ఉంటారు కాసేపేమో కిందాడుకుంటారు కాసేపేమో ఇంట్లో ఆడుకుంటారు వీళ్ళయితే అసలకి ఖాళీ ఉన్న సమయంలో కొట్టుకుంటా ఉంటారు నేనైతే టీవీ చూస్తూ ఉంటాను కాసేపు మొబైల్ చూస్తూ ఉంటాను అసలు ఇంట్లో ఉన్నప్పుడు అయితే చానా టైంపాస్ కాదంతగా మా చెల్లెళ్ళు ఉంటారు కదా వాళ్ళతో అయితే ఫుల్ టైంపాస్ అయిపోతుంది ఎందుకంటే అసలు సమయమే ఎలా వెళ్ళింది అనేదే తెలిసెలేదు మొత్తం మాట్లాడుతూనే ఉంటారు రోజు మొత్తం ఆడుతూ ఉంటారు అన్నం తింటారు మళ్ళీ ఆట్లాడుతా ఉంటారు కాసేపు మా అమ్మతో మాట్లాడుతూ ఉంటాం మా అమ్మ మాకు కథలు చెప్తూ ఉంటుంది కాసేపు నవ్విస్తుంది మా చెల్లెళ్ళు పాట పాడుతూ ఉంటుంది పెద్ద చెల్లెలు డ్యాన్స్ వేస్తూ ఉంటుంది అంత వినోదంగా ఉంటుంది మా ఇంట్లో ఖాళీ ఉన్న సమయంలో అయితే చాలా బాగా సంతోషంగా ఉంటాం మేము